హాయ్ హారతి చెప్పు హారతి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది అవును కదా నైట్ దాని వల్ల అసలు నిద్ర ఉండడంలేదు ఒకటే సౌండ్ ఒకటే సౌండ్స్ వస్తూ ఉన్నాయి నిద్ర రావడంలేదు దాని వల్ల ఒకటే సౌండూ అదీ కాక దుమ్మెక్కువస్ హౌస్ మొత్తంలోకి ఇంట్లోకి అంతా దుమ్ము వచ్చేస్తూ ఉంది మొత్తం ఊరికే అదీ కాక ఓ అదికూడా సౌండ్ ఎక్కువగా ఉంది నిద్ర నైటు నైటు కూడా అసలు నైట్ నిద్ర ఉండడం లేదు మధ్యాహ్నం నిద్ర ఉండడం లేదు అసలు దానివల్ల అదే ఎలా చెప్దామా వాళ్ళకి

అందరిని అందరిని కనుక్కుని మాట్లాడుదాములే అయితే వాళ్ళ హౌస్ ఓనర్తో అప్పుడికి నేను చెప్పాను కొంచెం మధ్యాహ్ననాల పూట ఆ టైమ్లో ఆ సౌండ్ పోల్ల్యూషన్ అది తగ్గించి మళ్ళీ ఒక

నైట్ నైట్ ఆపేసుకోండి పో మార్నింగ్ చేసుకోండని చెప్పాను నేను ఆల్రెడీ వాళ్ళకీ అయినా వాళ్ళు నైట్ కూడా స్టాట్ చే వర్కు చేస్తూనే ఉన్నారు నైట్ కూడా దుమ్ము సౌండు నిద్ర ఉండడంలేదు పన్నెండు వరకు ప్రొద్దున వెళ్ళి ఇంటికొచ్చినోళ్ళు నిద్రపోవడంలేదు మా నాన్న వాళ్ళు అదే అందరు చేస్ సరే అందరిని మాట్లాడదాము అందరిని కనుక్కుని ఒక్కసారి ఓకే హారతి సరే బయ్